హలో ఎవరు కావాలండి

ఒకసారి చెప్పండి

ఎన్ని సంవత్సరాలనుంచండి

అవునండి

అదే ఎన్ని నెలలు కట్టాలండి నెలకొచ్చి ఎంత కట్టాలి

తీసుకుంటామండి అదే చెప్తానండి సరేనండి ఆలోచించుకుని చెప్తానండి సరేనండి